స్వచ్ఛందంగా నే మేము ఏదన్నా స్వచ్ఛందంగా స్వచ్చంద సంస్థలో పనిచెయ్యాలనుకునేము నాలుగో ఒకరోజో రెండురోజులో చెయ్యాలనుకుంటే స్వచ్చంద సంస్థ అంటే ఏమిర తిరుమలాలోపోతే ఆడపోయి బుక్ చేసుకుంటే మీరు వంట వంట చేసేదో వడ్డిచ్చేదో లేదో కా కాసులు లెక్క ఎసేదో అదంతా మనం పవిత్రంగా ఆడ చెప్పినట్టే చెయ్యాల ఆడపోయి చేసేటిగుంటే పోయి ముందు మూడునెలలకు ముందు పోయి బుక్ చేసుకోవాలి అప్పుడు దా మీకు పర్మీషన్ వస్తంది వాళ్ళెప్పుడో మళ్ళా నీకు ప ఫోనో లేదంటే ఫోన్ చేసి చెప్తారు అప్పుడు పోయి మీరు కావాల్సింది చేసుకోవచ్చును స్వచ్ఛందంగా చెయ్యాలనుకునే వోళ్ళు అనిచెప్పినారు సరే అని చెప్పి బుక్ చేస్తే మూడునెలలు దాలి వచ్చింది స్వచ్ఛందంగా చెయ్యాలనుకునే ఏదో స్వామి వారికి మనం సేవ చెయ్యాలనుకునేము స్వచ్చంద సంస్థే కదా అదికూడా అనుకుంటే సరే అనేసి వచ్చింది పోయినాము మాకేంచేసినారంటే ఆ పొద్దు ఏదో బ్రహ్మోత్సవాలనేసి గుడి కడిగే పని పెట్టినారు మంచిపని పెట్టినారురా సామి అనుకుని ఏదో చేసినాము గుడి కడి కడిగేసి స్వామివారికే కదా చేస్తనాం అనే మనసుతో గుడి కడిగే నీళ్ళుపట్టి కొళాయిలతో స్ప్రే చేసి అదంతా తు పరికాడతో రుద్ది గిద్ది ఏదో చేసేసి శుభ్రంగా వంటశాల గింటశాల శుభ్రం చేసేసి అడిగి మేము ఇంకో రెండురోజులు చేస్తాము అంటే సరేసి మీరు మీరు వంటశాలలో పోయిరి వంటల్లో ఆడ వడ్డిచ్చే పని అదీ ఉంటుంది అనేసి పోయి చేస్కో ఆడపోయే బస్సు అప్పచెప్పినారు మీరెన్నిరోజులు కావాలంటే అన్నిరోజులు ఈడుండి చేసుకోవచ్చును టయానికి బో జనాలొచ్చిన టయానికి మీరు దగ్గరుండి వాళ్ళకి నీళ్ళు నిప్పులూ వడ్డిచ్చే పని చేస్కోవాలా ఆ ప్లేట్లు గీట్లు పడెసినారంటే తియ్యాలా ఇంకా ఏ ఇందంతా కూడా మనం తప్పుగా అనుకోకూడదు మనం స్వచ్ఛందంగా చెయ్యాలన్నప్పుడు దేవుడికాడ స్వచ్ఛందంగానే చెయ్యాలా మనసులో అదీఇదీ పెట్టుకోకుండా అనేసి అంటే ఆడ టయానికి పోయి వచ్చిన జనాలకి వడ్డిచ్చేది మంచి చెడ్డ చూసేది వాళ్ళు వదిలేసిన ప్లేట్లు అన్నీ ఎత్తేది గుండాలు గిండాలు కడగమంటే కూడా కడిగేది ఆ అంతా చేసుకుంటా ఉంటే మళ్ళా రెండురోజులు జాలి మళ్ళా ఇంక చెయ్యాలంటే ఇంకో దిక్కునుండి ఆడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటే ఆడికి పోండి అనేసి పంపించినారు ఎక్కడికంటే శ్రీనివాసమంగాపురంలో బ్ర బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఆడంటే దేవుడికాడ ఏదన్నా మంచి చెడ్డ పనులు చేసేది ఉంటుంది ఆడికిపోయి వాళ్ళతో చెప్తాం మేము అనేసి చెప్పినాడు ఆడ మేనేజరు శ్రీనివాసమంగాపురం సీటు రాసిచ్చినారు నేరుగా ఆడకెత్తిపోయి ఇస్తే ఆ సరేయ్య మీరు ఈ సుట్లా గుడి సుట్లా ఏ శుభ్రంగా ఏమి లేకుండా గాబరా గలీజుగా లేకుండా చెట్లుచేమలు లేకుండా పడిన వస్తువు ఏదున్నా లేకుండా శుభ్రంగా వచ్చేవాళ్ళకి నీళ్ళు గీళ్ళు సౌకర్యము ఏదీ వాళ్ళకి కొదవ లేకుండా ఇయ్యాల వాలెంట్ల మాదిరిగా అని చెప్పినారు సరే అనేసి మేము మంచిదే కదా అనుకుని శుభ్రంగా పేడ చెత్త చెదారం లేకుండా అంటే మనం చెయ్యకపోతే ఎవడు వాడూ చేసేవాళ్ళ దగ్గర ఏదన్నా పడుంటే ఆడ పడుండాది ఈడ పడుండాది మనం చేయించే పని మీరు చేసుకోండి మీరు చెయ్యకపోతే కూడా పరవాలేదు వారగా జనాలొస్తారు క్యూలో గ్యూలో నిలబడుతుంటే దబిడి గిబిడి లేకుండా బ్రహ్మోత్సవాలు మస్తుగా వస్తారు ఈటికి జనాలు వాళ్ళకి నీళ్ళిచ్చేది మంచినీళ్ళు పిల్లకాయలు గిల్లకాయలు ఉంటే పాలు వాళ్ళకేంగావాలనో మీరే అడిగి ఎత్తకపోయి ఇయ్యాల ఆ మాదిరి చెప్పేసి మాకు చేయిపిచ్చినారు జా టీటీడీ వోళ్ళు దేవుడుకి మొక్కుకొని మనకి చేసిన మంచి పని అని మొక్కుకొని వచ్చేసినాం